హైడ్ హైదరాబాద్ చెన్నై బెంగళూరు బెంగళూరు కోల్కత్తా ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ప్రదేశ్ పాండీచ్చేరి ఢిల్లీ గోవా ఢిల్లీ గోవా నెల్లూర్ తిరుపతి చిత్తూర్ నెల్లూర్ చి చిత్తూర్ కోలార్ బళ్ళారి కర్ణాటక కేరళ దుబాయ్ బాంబే యూ ఎస్ ఏ అమెరికా ఆఫ్రికన్ రష్యా జెరుషలేం జెరుష్లేం జపాన్ చైనా హిమాచల్ప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర